హలో హలో నమస్తే ఆ ఓకే అండి చూపించండి స్క్రిప్ట్ చూపించండి స్లిప్ని మీరు రెగ్యులర్గా తీసుకునే మందులేనా లేకపోతే కొత్తగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారా ఓకే ఓకే ఆ ఒక్క నిమిషం చూస్తున్నాను అండి మీకు షుగర్ అయినా బీపి అయినా ఉందాండి ఓకే మీరు ట్యాబ్లెట్సే వాడుతున్నారా బీపీకి ఓకేనండి ఇస్తున్నా ట్యాబ్లెట్స్ ఎందుకండి ఇన్ని ట్యాబ్లెట్స్ రాసారు విటమిన్ టాబ్లెట్స్ కూడా రాసారు దీంట్లో ఇప్పుడే కావాలా మళ్ళీ తీసుకుంటారా వీటిని ఓకే ఏమైందండి మీకు ఇన్ని ట్యాబ్లెట్స్ రాసారు వాళ్ళు దీంట్లో బీపీ షుగర్ అన్ని రాసారే షుగర్ లేదంటున్నారు దీంట్లో షుగర్ ట్యాబ్లెట్స్ కూడా రాసారు

ఓకే ఫుడ్ ఫుడ్ పాయిజన్ ఏమైనా అయిందండి మీకు ఓకే ఎక్కడండి మీరు హోమ్లో ఉంటారా లేకపోతే హాస్టల్లోని ఫుడ్ తీసుకుంటున్నారా ఓకే ఓకే అండి చూస్తాను అన్ని టాబ్లెట్స్ ఇచ్చేమంటారా మీరు ఎంబిబిఎస్ డాక్టర్ ఇచ్చారా లేకపోతే ఆర్ఎంపి డాక్టర్ ప్రిస్క్రిప్షనా ఇది ఓకే ఉండండి మీరు బిల్ పే చేస్తారా లేకపోతే యూపీఐ స్కాన్ చేస్తారా ఆ ఇదిగో ఇంకేమన్నా క్వశన్స్ ఉన్నాయా ఓకే ధన్యవాదాలు